హలో ఓకే ఓకే ఓకే షూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఎక్కడ సార్ ఇది ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈవెంట్ అంటున్నారు కాబట్టి మనం ఒక ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తాము సార్ అది ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తే దాంట్లో మనకు మొత్తం అనేది వీడియో కవరేజ్ అనేది వస్తుంది అస్ వెల్ అస్ మనకు ఫోటోస్ కూడా ఉంటాయి కదా ఫోటోస్ కూడా అనేది కవర్ చేస్తాము అండ్ అస్ వెల్ అస్ కాండిడేట్ ఫొటోస్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాము మనము సో దాన్ని బట్టి అండ్ అస్ వెల్ అస్ సెటప్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటాం సార్ ఇది లైక్ ఏంటంటే మనకు లైటింగ్ సెటప్ అండ్ అలాగే మనకు వీడియోగ్రఫీ సెటప్ ఇవి అన్నీ ఉంటాయి సో మనం వాడే కేమెరాస్ వచ్చి మనం సోనీ ఆల్ఫా కేమెరాస్ అండ్ వీడియో షూటింగ్ వచ్చి నికాన్ హై రిజల్యూషన్ కెమెరాస్ కూడా వాడతాము దీంట్లో ఏంటంటే ఇంక కంపల్సరీ కంప్లీట్గా మీకు మొత్తం అనేది వస్తుంది లైక్ ఏ టు జెడ్ అనేది లైక్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీకు వచ్చేయడం వల్ల ఫోటోస్ అనేవి ఇవి అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మనం అనేది ఫోటోగ్రఫీకి ఒక టూ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తాం మళ్ళీ వీడియోగ్రఫీకి త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తాం మొత్తం కలిపి ఒక ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది సార్ మీ బర్త్డే పార్టీ ఈవెంట్కి యా అండ్ ఇంక్లూడింగ్ దట్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఉంటాయి కదా సో మేము ఏంటంటే ఒక చిన్న వ్యాన్ ఉంటుంది సో మీకు చెప్పినట్టు మాకు ఈ లైట్ సెటప్ ఇవన్నీ ఉండటం వల్ల అది వెహికల్ మీద క్యారీ చేయడం కుదరదు అన్నమాట సో నా ఆటోలో సైజ్ చిన్న ఆటో సైజ్లోకా దేంట్లో అయిన తీసుకురావాలండి సో తీసుకురావడం వల్ల సో దాని ఎక్స్పెన్సెస్ చార్జెస్ కూడా కవర్ చెప్తాం సార్ ఇంక్లూడ్ చేసి చెప్తాం సార్ అది ఈ ఈవెంట్ అనేది సో మీకు కావాలంటే మాకు దగ్గర ఉన్న పోర్ట్ పోలియో ఫోటోస్ మేము తీసిన ఫస్ట్ పోర్ట్ఫోలియో ఫోటోలు కూడా మీకు వాట్సాప్ చేయమంటే చేస్తాను యా మీకు వాట్సాప్ చేయమంటే చేస్తాను శాంపిల్ ఫోటోస్ కూడా సో దానిబట్టి మీరు చూసుకుని డిసైడ్ అయ్యి లేదా మీరు చూడచ్చు ఆర్ అస్ వెల్ అస్ లేదా మాకు కాల్ చేసి ఫీడ్బ్యాక్ పరంగా ఏమన్న ప్రాబ్లం ఉంది అనుకుంటే మేము ఆల్రెడీ మియాపూర్ మీరు అన్నారు కదా సో అక్కడ సరౌండింగ్స్లో మేము ఒక టూ త్రీ ఈవెంట్స్ అనేది చేసాము అన్నమాట సో అక్కడ కూడా మీరు వాళ్ళ కాంటాక్ట్ చేసి లేదంటే వాళ్ళ ఫోటోస్ కూడా పంపిస్తాను సో ఎలా ఉంది తీసాను అని చెప్పి చూసుకుంటే సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అండి

ఎస్ ఎస్ అంతే సార్ ఇది యా డే టైమ్ ఓకే యా ఓకే షూర్ షూర్ ఓకే ఓకే థ్యాంక్ యూ